ఇందులో పళ్ళ అన్నీ తాజా పళ్ళేనా అండి సరే మామిడికాయలు కేజీ ఎంత అండి మా మామూలు మామిడికాయలా మరి దానిమ్మకాయలు మరి దానిమ్మకాయలు మరి దానిమ్మకాయలు కోసి చూపించండి మాగా అవ్వలేదు కదా బాగా ఉన్నాయి తాజా పళ్ళు బాగా ఉన్నాయండి సరే అలాగే బొప్పాయి ఎంత అండి బొప్పాయిలో నాటు కాయలు ఉన్నాయండి బొప్పాయిలో నాటు కాయలు ఉన్నాయండి సరే ఎంత అండి ఇవి ఏమి చెప్పారు ఎలా అండి మాకు రెండు కేజీలు మామిడికాయలు రెండు కేజీలు దానిమ్మకాయలు అలాగే రెండు బొప్పాయిలు ఇవ్వండి మరి బత్తా మరి బత్తాయికాయలు ఎంతండి బత్తాయికాయలు ఎంత అండి ఒక కేజీ బత్తాయి మొత్తం ఎంత అయ్యిందండి చెప్పండి ఆపిల్స్ కాయలు కూడా ఒక కేజీ ఇవ్వండి ఆపిల్స్ కాయలు ఇంకో కేజీ ఇవ్వండి కొంచెం తగ్గించండి మరి ఎక్కువ చెప్తున్నారు అవి చాలండి సరే అండి అన్నీ కవర్లో వేసుకోండి